హలో లజీజ్ ఫుడ్ రెస్టారెంటా మేము సిందూజా మాట్లాడుతున్నాము దొడ్డి పల్లి నంచి నేను లంచ్కి ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను మీ లం మెనూ అంతా ఏమి ఉంది లంచ్కి నాన్ వెజ్ ఐటెమ్సే సార్ అదే సార్ మాకు చాలా మంది చెప్తున్నారు మీ రెస్టారెంట్లో చికెన్ మంచూరియన్ చాలా బాగుంటుంది అనేసి అది ఒక ప్లేట్ ఇచ్చేయి అండి సార్ మళ్ళీ చికెన్ బిర్యానీ చెప్పండి చికెన్ మంచూరియన్ ఒక్క ప్లేట్ సార్ చికెన్ బిర్యానీ టూ ప్లేట్స్ సార్ ఒక కబాబ్ సార్ అలాగే ఒక కోక్ సార్ ఎంత బిన్నా అవుతుంది సార్ ఎంత త్వరగా ఇస్తారు సార్ డెలివరీ ఓకే సార్ ఓకే ఇంట్లో చిన్న పిల్లలు అంతా ఉన్నారు ఒక వన్ థర్టీ లోపల త్వరగా డెలివరీ చేసేయండి సార్ ఆన్లైన్లోనే చేసేస్తాము సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్